మా ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా రకాలయినటువంటి వినోదాన్ని అందించేవి స్థలాలు ఉన్నాయండి అవేంటంటే అండీ ఫస్టుగా చెప్పాలంటే ఎస్ఆర్ఎమ్టి మాల్ ఉంటుందండీ ఇక్కడ అదీ అన్నీ పెద్ద పెద్ద బ్యాంగ్లూర్లోనూ హైద్రాబాద్లో ఉన్నట్టుగా ఇక్కడ ఒక పెద్ద మాల్ అండీ అది ఎస్కలేటర్సు అన్నీ ఉంటాయి షాపింగు అంతా ఉంటుందన్నమాట మనకి పండుగలు అవి వచ్చినప్పుడు అక్కడికు వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అలాగే ఇక్కడ రిసార్ట్లు కూడా ఉన్నాయి అన్నమాట బీచ్ రిసార్టు హరిత రిసార్ట్ అనేసి ఉంటుందండి అది కూడా చాలా బాగుంటుంది మంచి క్లైమేట్తో అందంగా ఉంటుందండి అది చుట్టూ బీచు ఇంకా చెట్లతో చాలా బాగా ఉంటుందండి అలాగే రెస్టారెంట్లు కూడా చాలా ఉన్నాయి అందులో ఏంటంటే అరబిక్ రెస్టారెంట్ అని కొత్తగా పెట్టారండీ అది ఏంటంటే ఒక ఫ్యామిలీ అంతా అంటే ఒక నలుగురు కూర్చుని ఒకేసారి భోంచేసేలాగా ఒకే పళ్లెంలో పెద్ద పళ్లెంలో అండీ వాళ్ళు ఎంత తింటే అది అన్లిమిటెడ్ అండీ అన్లిమిటెడ్ బఫె అని పెట్టి పెట్టారు అదైతే ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేయచ్చు అలాగే రాజుగారి బిర్యానీ అనేది కూడా ఇక్కడ ఫేమస్గా దొరుకుతుంది అదేటంటే ఒక అదే ఒక అరిటాకు వేసేసి అందరికీ ఒకే అరిటాకులో ఒక ఫ్యామిలీ వెళితే ఒక ఫోర్ మెంబర్స్ కలిసి ఒకే అరిటాకులో భోంచేయచ్చనమాట అంత బాగా పెడతాడనమాట అది కూడా చాలా బాగుంటుందండి అలాగే సినిమా హాల్ అయితే మల్టీప్లెక్స్ ఉందండి దేవి మల్టీప్లెక్స్ అని అదైతే ఇంక పెద్ద సిటీస్లో ఉన్నట్టుగా ఒక ఫోర్ స్క్రీన్స్తో ఉంటుదన్నమాట అది కూడా చాలా బాగుంటుందండీ